ఇప్పుడు చాలామంది గ్రామీణ ప్రజలు అయితే వడ్ల వ్యాపారస్తులు కానీ ఏదైనా కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే కానీ వ్యాపారం అనేది ప్రారంభించినప్పుడు గ్రామీణ ప్రజలు అయితే చాలా సవాళ్ళు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే వాళ్ళు రైతులు పండించిన ఒక ధర ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకు వచ్చి మార్కెట్ల అలా వేస్తున్నా కానీ వాళ్లు అడిగే రేటు కూడా చాలా తక్కువ అయిపోయింది కదా సో అలాంటివి కొంచెం తగ్గాలి అని ఎలాంటి పరిస్థితులలో అయినా ఎలాంటి వ్యాపారస్తులకు అయినా కనీసం ఇంత మీకు మద్దతు ధరతో చివరికి అమౌంట్ అనేది వస్తుంది ఎటువంటి నష్టం లేకుండా అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇంకా ఇలాంటి సిట్యుయేషన్ తీసుకొని రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా చాలా సవాళ్ళు అయితే ప్రజలు అయితే ఎదుర్కొంటున్నారు ఎన్నో కష్టాలు తినక ఇంకా ఎన్నో ఆలోచించి వాళ్ళు చాలా కష్టపడి అయితే వ్యాపారం ప్రారంభిస్తు ఉంటారు కదా అలాంటి చేసేటప్పుడు చాలామంది ఇంక ఇలా అనేక చోట్ల ఇట్లా కొంచెం రాబడి అట్లా జరగడం వల్ల ఇంకా మద్దతు ఇవ్వకుండా ఉంటే ఇబ్బంది పడుతున్నారు సో వ్యాపారులకు కనీసం మద్దతు ధర అయితే ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను